హలో హలో మీరు కుకింగ్ వాళ్ళా అండి ఆ అవునండి యాక్చువల్లీ మేము రీసెంట్గా కేరళ నుంచి ఇక్కడికి వచ్చాము సో ఇక్కడ ఫుడ్ అంతా మాకు అలవాటు అవ్వట్లేదు మీకు నేను ఇక్కడ అంతా కనుక్కుంటే నాకు తెలిసిన వాళ్ళు మీ మిమ్మల్ని సజెస్ట్ చేసారు మీరు సర్వపిండి అని చాలా ఫేమస్ అంట కదా మీరు దాంట్లో కొంచెం మీరు అది చేయాలో చెప్తే మేము ఇంట్లో ట్రై చేస్తాం అండ్ ఆ ఫుడ్లో కూడా ఓకే అండి ఓకే అండి

ఓకే అండి ఓకే అండి అవునా అండి ఓకే అండి మీరు చెప్పినట్టు నేను ట్రై చేస్తాను ఓకే అండి నేను ఒకసారి నేను మా మా ఫ్యామిలీ మెంబర్ని అందరిని కనుక్కుని వాళ్ళకు కూడా ఇష్టమైన రెసిపీస్ అన్నీ కనుకొని నేను మీకు మళ్ళీ కాంటాక్ట్ అవుతాను ఓకే అండి థ్యాంక్ యూ